ఆంధ్రప్రదేశ్లో వ్యాపార రంగం ఇతర పరిశ్రమలు ప్రతీ ఒక్క రంగంతోను ఆంధ్రప్రదేశ్ వ్యాపార రంగం చాలా అనుసంధానమే అనుసంధానంగా పనిచేస్తుంది అదే అది ఏ విధంగాను అంటే ఒ మసాలాలు మసాలాలు ఎవరైతే ఇంట్లో ఉంటారో మహిళలు వాళ్ళ చేత చేపించి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా ఒక సంపాదనకు ఒక దారి చూపించి వాళ్ళు తయారు చేసిన ఒక మిశ్రమాన్ని వ్యాపారంలో ఉంచి ఆ విధంగా వ్యాపార రంఘము అభివృద్ధి చెందుతుంది అదే విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను